నమస్కారం అండి రండి కూర్చోండి మొన్న కొన్నిమార్పులు చేసాము కదా ఇప్పుడు భక్తులు ఏమైనా ఇంకా ఇబ్బందిగా ఏమైనా ఉన్నారా చేద్దాము అండి తప్పని సరిగా చేద్దాము పిఏ అన్ని చెప్పినవి అన్నీ వ్రాసుకోండి మీరు చెప్పండి అంటే నీటి సరఫరా అనేది మూడు పెట్టించాము కదండీ సరే అండి అయితే స్థలం కొని పెట్టాము కదండీ సరే చేద్దాము అండి అయితే మొన్న పార్క్ పెట్టాము కదా పార్క్లో కూడా అన్ని వసతులు ఉన్నాయి కదా పిల్లలకి పెద్ద వాళ్ళకి మొత్తం అందరికీ జిమ్ సెంటర్ కూడా చేసాము కదా ఓకే పబ్లిక్ టాయిలెట్స్ కూడా జెంట్స్కి లేడీస్కి అందరికీ సపరేటేగా పెట్టాము కదా అవి అవును కానీ అందరికీ అంటే చేయలేము కద అండి చూద్దాము చేద్దాము అండి అవి కూడా టిటిడి బోర్డు మెంబెర్స్తో కూర్చొని చర్చించి మొత్తం ఆ మీటింగ్ అంత మాట్లాడుకున్న తరువాత అప్పుడు మీరు చెప్పినవి అన్నీ అక్కడ చెప్తారు మా పిఎ దాన్ని అప్పుడు ఇంకేమైనా ఉన్నాయా రోడ్లు డ్రైనేజీలు అన్నీ కూడా మొన్ననే వేయించాము కదా అవి పంచాయితీ కుళాయిలు అందరికీ వస్తున్నాయి కదా అందరికీ

సరే అండి అయితే నమస్కారం